హలో హలో మినిస్టర్ గారు చెప్పండి అనకాపల్లిలో ఫస్ట్ ప్రెసెంట్ నెంబర్ వన్ ఫ్యాక్టరీ వచ్చేసరికి బెల్లం ఫ్యాక్టరీ ఉంది మినిస్టర్ గారు అయితే దానికి ప్రెసెంట్ ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి మినిస్టర్ గారు అది ఏంటంటే అదే మీతో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఇది కనుక ఒకవేళ బెల్లం ఫ్యాక్టరీ ఆంధ్రాలో అయితే లేదు ఆంధ్రాలో విజయవాడలో అయితే లేదు సో అక్కడ కూడా మనం డెవలప్ చేస్తే బాగుండిద్ది ఆంధ్రాలో ప్రెసెంట్ ఎలాగో అనకాపల్లిలో ఉంది కాబట్టి అలాగే మిగిలిన డిస్టిక్స్లో కూడా మనం డెవలప్ చేస్తే బాగుండిద్ది అని నేను అనుకుంటున్నాను దాని గురించి మీరే ఏమని అనుకుంటున్నారో ఒకసారి మీ గురించి మిమ్మల్ని కనుకోని చెప్దాం ఒక మాట అని చెప్పి అనుకోని ఫోన్ చేశాను అవును మినిస్టరు గారు ప్రెసెంట్ అయితే ఇక్కడ ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి అలాగే విజయవాడలో కూడా బెల్లం ఫ్యాక్టరీ ఏమి లేదు కాబట్టి అక్కడ కూడా డెవలప్ చేస్తే ఇంకా ప్రాఫిట్స్ వస్తాయి అని నేను అనుకుంటున్నాను దానికి మీరేం అంటారు మినిస్టర్ గారు సరే మినిస్టర్ గారు ఇంకా ఏంటంటే అది కాద్ అది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో ఒకటి గుంటూరులో ఒకటి పల్నాడు ఒకటి ఇలాగా వేరే వేరే డిస్ట్రిక్స్లో కూడా స్టార్ట్ చేస్తే అక్కడ కూడా ప్రాఫిట్స్ వస్తే ఇంకా ఎక్కువ మనీ వస్తుందని నేను అనుకుంటున్నాను ఇది కూ ఇది మనా మేనేజర్ ఐడియా కూడా ఇదే

సరే మినిస్టర్ గారు మరి దాని గురించి ఒకసారి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం గ్రూప్ మీటింగ్లో అంటే అప్పుడు డిస్కస్ చేద్దాం మన మరి మన ఎంఎల్ఏలని కూడా పిలవమంటారా సరే మినిస్టర్ గారుఅయితే ఉంటానండి తరవాత